నేను ఇంట్లో ఎవరూ లేనప్పుడు లేదా నాకు ఫుల్లీ ఇలా తినాలి అని అనిపించినప్పుడు నేను చాలా వంటలు చేసుకుంటాను ఇంట్లో అన్ని అన్ని వస్తువులు కాని అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి నాకు ఇష్టమైనది చేసుకోవచ్చు నేను ఇష్టంగా కావలిసినది చేసుకునేది ఏది అంటే మెయిన్గా రెండు ఒకటి బిర్యానీ ఇంకొకటి వైట్ సాస్ పాస్ దీంట్లో ఏంటి అంటే ఈజీగా అయిపోతే అన్ని వ అన్ని కావలసినవి ఇంట్లోనే ఉంటుంది దీని వల్ల మనం బయటికి వెళ్లి ఏమి కొనుక్కోవడానికి ఏముండదు ఈజీగా ధమ్ బిర్యానీ చేసేసుకుని ఒక రైస్ ఉడకబెట్టేసుకుని కొంచెం దాంట్లో చికెన్ వేసేసుకొని దాన్ని ఒక హాఫ్ ఒక అర్ధగంట గంటలో ఫుడ్ అయిపోగొట్టి తినేయగలగుతాము మరియు లేదు నాకు ఓపిక లేదు నేను చేసుకోలేను అన్నా అన్న అప్పుడు నేనేం చేస్తానంటే నార్మల్గా ఉన్న ఇక్కడిక్కడ దగ్గరలో ఉన్న స్విగ్గీ జొమాటోలో పెట్టేసుకొని ఫుడ్ తెప్పించుకొని తింటాను దాంట్లో అయినా దానికన్నా అలా అలా తెప్పించుకోని తినడం కన్నా మనం మనమే ఇంట్లో చేయడం కానీ అది చాలా బెటర్ దీనివల్ల ఏమైద్ది అంటే మనం మన చేతి వంట మనం తినగలతాము మంచి మంచి ఫుడ్ మనకు కావలసిన స్పైసీ కాని మనకు కావలసిన ఏది ఎలా కావాలంటే మనం మన రుచిలో మనం చేసుకొని తినగలుగుతాం దీంతో పాటు మా ఇ ఇప్పుడు నుంచి బయట నుంచి తెప్పించుకుంటే చాలా ఫుల్లుగా అయితుంది టైం పడుతుంది అదేదో ఆ టైంలో మనం ఇంట్లో ఫుడ్ చేసేసుకుని మనం తినేసుకున్నామనుకో ఏం ప్రాబ్లం ఉండదు మరియు దీనికి కావలసినవి కూడా మన ఇంట్లో అందరి ఇండ్లలలో ఉంటాయి ధం అందరికీ తెలిసిందే తెలంగాణలో ఫేమస్ ధమ్ బిర్యానీ సో ధమ్ బిర్యానీ కూడా ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది సో దానికొక హాఫ్ యాన్ అవర్ ఫార్టీ ఫైవ్ అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు పడుతుందేమో దానికి మించి ఎక్కువ పడదు సో ఇది చేసుకోవడం వల్ల మన మనకు ఒకటి ఉంటుంది అది మనకు చేసేసుకున్నాము తినేసాము ఫుల్ కడుపునిండా స్పైసీ స్పైసీ మళ్లీ అది మనం మా చేసేసుకొని ఓన్లీ మార్నింగ్ తినకుండా ఆఫ్టర్నూన్ తినేయగలతాము మరియు ఓన్లీ ధమ్ బిర్యానిస్ కాకుండా ఏదైనా సరే ఏ ఒకవేళ రై అయినా ఇలా చికెన్ మటన్ తినరు అన్నారనుకో వారికి పన్నీరు బిర్యానీ వేసి అదే కాకుండా మార్నింగ్ టిఫిన్స్ కూడా ఈ దీని వల్ల ఏంటి అంటే మనం ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకుని మనకు మనకు పెట్టుకోవడం లాగా ఉంటుంది మరియు ఇదే కాకుండా దీన్ ఫుడ్ అదేంటి తినడంలో మనకు చాలా రకాలు ఉన్నాయి నేను ఒకవేళ నాకు తినాలని లేదు ఎవరైనా వచ్చారనుకో నేను నేను వేరే వేరే అన్ని పెట్టేస్తా సో నాకు ఇప్పుడు నాకు నాకు ఎక్కువ పని కాకుండా ఇక్కడ నుంచి ఏదైనా దగ్గర్లో ఉన్న ఒకదాని నుంచి తెప్పిచ్చేసుకుంటా దాం దాంట్లో ఏమయిద్ధి అంటే ఒక ఒక ఒక ఇప్పుడు నువ్వు ఒక సిక్స్ సెవెన్ అన్ని పెట్టేసావ్ అనుకో మీకు తక్కువలో వచ్చేస్తాయి ఆ సిక్స్ సెవెన్ ఇంట్లో వండుకోవడం కన్నా బయట నుంచి తెప్పించుకోవడం చాలా బెటర్ మరియు నేను ఒకవేళ ఇప్పుడు నైట్లో అంత మేము మా చెల్లి వాళ్ళు మా ఫ్రె మా అందరూ వచ్చారు అనుకో వాళ్ళందరం కలిసి అది ఏదో ఒకటి చేసుకుంటాం ఓకే నార్మల్ ఈ మధ్య ఎక్కువ కేక్స్ వస్తున్నాయి కాబట్టి కేక్ చేసుకోవడం కాని మధ్యాహ్నం ఒక ఒక ఒక కాలేజీకి వెళ్ళేసి వచ్చి ఫుల్ అలసిపోయి ఎంజాయ్ చేయడానికి అందరూ కలిసి ఒక బిర్యానీ చేయడం అలా ఎన్నో ఎన్నో చేయొచ్చు మరియు అదే కాకుండా ఇంకా మనం చాలా చాలా చాలా చాలా రకాలైన ఫుడ్ చాలా చాలా చాలా రకాలైన వంటకాలను చేసుకోవచ్చు చాలా రకాలైన వంటకాలను చేసుకోవచ్చు మన తెలంగాణలో ఫు ఫేమస్ ఏందీ ఒకవేళ మన అంత సమయం లేదు అంత తినే ఓపిక లేదు అంత లేదు అన్నప్పుడు మనము నార్మల్గా ఒక రైస్ పెట్టేసుకొని చార్ చారు ము ముద్దపప్పు ముద్దపప్పు తొక్కేసుకుని నెయ్యి వేసుకొని తింటే కూడా అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది దీనికి కావాల్సిన ఏముండదు నార్మల్గా అ రై అన్నం అందరి ఇంట్లో ఉండేదే ముద్దపప్పు ఓన్లీ ముద్దపప్పు ఉడక పెట్టుకుని పెట్టేసుకొని అందరి ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి ఎవ్రీ ఇయర్కు ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పచ్చళ్ళు వేసేసుకొని తినేసేయగలుతాం ఇంకేంటి అంటే తెలుగులో మూ మన తెలంగాణలో ఇంకో ఇంకొక పాపిడి ఏంచేసుకుంటే అది వేరే రకం అలాకాకుండా మళ్ళీ మనకి ఇంకా శని శనివారం ఆదివారం వచ్చినాక అందరికీ హాలిడేస్ ఉంటాయి హాలిడేస్లో ఏం చేయొచ్చు ఫుల్ ఆన్ టూ చికెన్స్ మటన్స్ ఫిష్ ఫ్రాన్స్ ఇవి ఎండు చేపలు ఇవి తింటారు దీనిలో దీనిలో ఇంకేం ఇష్టమంటే నాకు చేపల చేపల పులుసు అంటే ఇష్టం సో చేపల పులుసు ఎలా చేసేసుకోవాలంటే సాటర్డే నైట్ ఇలా అందరూ ఎలా సాటర్డే నైట్ ఎలా ఫ్రెష్గా తెచ్చేసుకుని కడిగేసుకుని చేపల పులుసు పెట్టుకుంటే నెక్స్ట్ డే వరకు మంచిగా అయిపోయి అందరూ ఎంజాయ్ చేసి దాన్ని ఆరోజు వండిన దాన్ని కన్న నెక్స్ట్ డే ఇంకా చాలా మంచిగా అవుతుంది కాబట్టి ఆ రోజుకి మనం ఇంక మంచిగా చేసేసుకోవచ్చు చేపల పులుసు లేదు ఆరోజు చేపల పులుసు మార్నింగ్ లేచి ఏదో ఒకటి మనకు కావలసిన కొంచెం లైట్గా తీసేసుకొని ఫుడ్డుని మధ్యాహ్నం మంచిగా చేపల పులుసు తర్వాత చేపల పులుసు రై అన్నం తినేసేసి మళ్లీ మధ్యాహ్నం అందరం ఇంట్లోనే ఉంటారు కాబట్టి బజ్జీలు వేసేసుకొని లేదంటే ఏదైనా వేసేసుకొని ఫుల్లుగా ఇలా తినేసేసరికి ఏమైంది అంటే ఉన్న ఆ ఉన్న ఒక్క హాలిడేని మనం మంచిగా ఉపయోగించుకుని మనం మనం ఫుడ్డుని చేసుకోని మనందరి ఇంట్లో అందరి వాళ్ళతో ఉండవచ్చు మరియు ఎక్కువ ఇష్టం చిన్నపిల్లలు ఇష్టపడేది ఏదైనా పెద్దవాళ్ళు పడేడి ఏదైనా ఏ ఎవరైనా సరే ఇష్టపడేది ఏ వారం అయినా చికెన్ బిర్యానీ కావచ్చు చికెన్ ధమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు అది అప్పట్లో అప్పుడు మార్నింగ్ తెచ్చేసు మనం పొద్దున్నే లేచి చికెన్ తెచ్చేసుకుని కడిగేసుకొని అందరూ ఉంటారుగా కొంచెం టైం పట్టవచ్చు కానీ ఈజీగా ఇంట్లోనే చేసేసుకుంటే మనందరికీ యూస్ఫుల్ అవుతుంది అందరికి ఫుల్ఫిల్లింగ్ అవుతుంది మనం ఒకటే ఒకటేసారి తినకుండా దాని మళ్ళీ మనము సాయంత్రం కూడా తినేయగలతాము అది అలా కూడా చేసేసుకోగలుగుతాము మరియు ఇప్పుడు ఇదే కాకుండా ఓన్లీ ఇదే చికెన్లు మటన్లు కాకుండా మనకు ఇంకేమైనా కావాలంటే డైలీ స్నాక్స్ లాగ అంటే నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ ఏంటి అంటే టూ మినిట్స్ ప్రాసెస్ ఇలా ఫాస్ట్గా చేసేసుకొని తినేయొచ్చు నేను ఎక్కువగా ఏం చెప్పగలను అంటే మోస్ట్లీ దాన్ని ఎలా తినేయగలుగుతామంటే కాలేజీకి వెళ్లేముందు వెళ్లేవాళ్లు ఫాస్ట్గా ఫుడ్ తినేసి వెళ్లిపోవడానికి ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు కాలేజెస్ అందరూ హాస్టల్లో ఉంటారు వాళ్ళు ఏం చేసుకోలేరు ఆ టైంలో ఈ ఇవన్నీ జస్ట్ ఇలా చేసుకోవచ్చు నేనంటే టూ మినిట్స్ మ్యాగీ టూ మినిట్స్ మ్యాగీ అంటే అంటే ఏంటి అంటే ఈ కెటిల్లో ఈ మధ్య వచ్చే వేడి నీళ్లు కాగబెట్టుకొని దాంట్లో కూడా మనం మ్యాగీ వేసేసుకోని చేసేసుకోవచ్చు అలా సో ఇది ఇది ఏంటి అంటే ఫుడ్డు ఫుడ్డు భోజనం బయట నుంచి తెచ్చుకోకుండా మనం మనమే చేసుకొని మనం మనమే ఇంట్లో తినేయడం తినేయొచ్చు దీనివల్ల ఏంటి అంటే మన టైం మన టైం వాళ్ళు తెచ్చి ఇచ్చే టైంలో మనం చేసేసుకుని తినడం వల్ల మనకు ఒక తృప్తి ఉంటుంది మనం తిన్నాంలే అరే అని ఇది ఇప్పుడు ఒకవేళ ధమ్ బిర్యానీ తీసుకున్నాం అనుకో ధమ్ బిర్యానీ అయిపోగానే అందరికీ కావలసింది ఏమిటంటే స్వీట్స్ అందరికీ కావాల్సిన స్వీట్ కాబట్టి మనం స్వీట్కి మనం స్వీట్ ఎలా స్వీట్ చేసుకోవచ్చు ఇన్ ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ ఏంటంటే ఉప్మాతో చేసుకోవచ్చు నార్మల్గా ఉప్మా ఫ్రై చేసేసి దాంట్లో కొన్ని వాటర్ పోసేసి షుగర్ వేసేసి మిల్క్ వేసుకుంటే స్వీట్ అయిపోతుంది ఇలా ఇలా ఒక్కసారి ధమ్ బిర్యానీ తినంగానే అది చేసుకోవచ్చు లేదంటే డబల్కామీట ఎన్నో రకాలైన స్వీట్లు ఉంటాయి అలా ఒక ఇప్పుడు మనం కాని మనం తెచ్చుకుంటే ఒకటే తెచ్చుకొని ఇంకోటి తెచ్చుకోలేం అది కానీ సరిపోకపోవచ్చు అందరికీ అదే ఆ సమయంలో మనం ఇంట్లో చేసేసుకొని అందరికీ సరిపోయేలాగా చేసేసుకోవచ్చు ప్లస్ స్వీట్ కూడా తినేయొచ్చు స్వీటు కూడా చేసేసుకోవచ్చు తిని ఏదైతే చేసే ప్రాసెస్ ఉందో దానికి కూడా మనం కొంచెం అందరితో ఎంజాయ్ చేసి చేసేసుకోవచ్చు ఇదే కాకుండా ఇలా ఇలా ఎన్నో ఇలా ఎన్నో రకాలైన ఇలా ఎన్నో రకాలైన ఫుడ్ చేసుకొని ఆహారాన్ని మనం చేసుకోగలుగుతాము మరియు ఈ నేను నేను ఇంట్లో నేనొక్కదాన్నే ఉండి చేసుకోవాలి అంటే నేను మోస్ట్లీ మోస్ట్లీ వైట్ సాస్ పాస్తా చేసుకుంటాను వైట్ సాస్ పాస్తాకి ఏం కావాలి వైట్ సాస్ పాస్తాకి ఏం కావాలి అంటే నార్మల్గా ఒక త్రీ ఒక త్రీ టు ఒక రెండు మూడు తప్ప ఎక్కువ పడవు ఒక ఎక్కువ పడవు కాబట్టి నేను ఈజీగా చేసేసుకుంటాను దానికి కావాల్సింది పాస్తా మైదాపిండి పాలు మరియు కొంచెం మన చిల్లీ అదే కారం కావాలి అంతే దీంతో మనకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఒక పదిహేను ఇరవై నిమిషాలలో ఈజీగా చేసేసుకోగలగుతాము మనము అందుకోసమే అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే మనము మన ఇంట్లల్లో చేసుకోవాలి సో ఈ ఎక్కడి ఎప్పుడు ఏడ వెళ్లిన మన ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనము ఏ వివిధ వంటకాలు అయినా చేసుకోవచ్చు ఏ వివిధ వంటకాలు అయినా చేసుకోవచ్చు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే మనం చేసుకోవడం వల్ల మనకి కావాల్సిన అన్ని మనకు తగ్గట్టుగా చేసుకోవచ్చు అలానే కాకుండా నువ్వు బయట పోయి కూడా పెట్టుకొని నీకు కావలసినవి ఇప్పుడు నువ్వు ఒక దగ్గర నుంచి తెప్పించుకున్నావు అనుకుందాం అనుకో నువ్వు అక్కడ వాళ్లకు చెప్పేయాలి నాకు ఇవి కావాలి నాకు ఇలా కావాలి అని చెప్పేసాము అనుకో వాళ్ళు కూడా తెచ్చిస్తారు కానీ ఏంటి అంటే నీకు నీకు ఇష్టంగా నీవు చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఇండ్లలో అయితే అందరూ చేసుకునేది ఈ నీకు ఇప్పుడు అందరూ వచ్చేసారు అందరూ సడన్ ప్లాన్ వేసి వస్తున్నారు అప్పుడు నువ్వు ఏం చేయాలి అప్పుట్లో అప్పుడు నువ్వు తేలేవు నువ్వు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళందరూ వచ్చాక మంచిగా అందరితో కూర్చోబెట్టి అందరితో చేసి వండేయాలి